మన జీవితంలో షాపింగ్ ఎలాంటిదంటే మనం ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే ఒక ఒక ఎక్కడికెళ్ళినా మనం ఏదో ఒక కొన బుద్ధి అవుతుంది బయటికి వెళ్తే బ్యాగులు కొనబుద్ధి అవుతాయి కళ్ళకు కనిపిస్తే పుస్తకాలు కొన్న బుద్ధి అవుతుంది ఆడడానికి ఆటలు బ్యాట్ బాల్ తినడంకి వేరే వేరే భోజనాలు మన లైఫ్లో షాపింగ్ ప్రతీ ఆనందాన్ని ఇస్తుంది వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కొత్త మొబైలా మొబైల్ ఫోను ఇప్పటి జనరేషన్ వాళ్ళకు మొబైల్స్ ల్యాప్టాప్ అవన్నీ అలవాటు కానీ మేము ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళామా కొత్త బట్టలు కొన్నామా అనేది మా ఉద్దేశం ఎక్కడికైనా మాల్కు వెళ్ళాం అనుకో అక్కడ వాచ్లు కొనబుద్ధి అవుతుంది ఫర్ఫ్యూమ్స్ కొనబుద్ధి అవుతుంది ఎక్కడికెళ్ళినా కొత్త కొత్త ధరలు ఎంత ధరలున్నా ధరలు చూడకుండా ఆ వస్తువు కోసం మనం ఏం చేస్తున్నామో ఏం ఆలోచించము ఎక్కడికైనా మనకు అప్ ఏదైనా కొనుంటే బట్టలు మన ఒక ఆనందాన్ని ఇస్తాయి కొన్ని ఆటలు టాయిస్ అది ఒక ఆనందాన్ని ఇస్తాయి ఆడవాళ్ళకు అని చీరలు కనిపిస్తే చాలు దాని వెంట ఉరుక్కుంటూనే పోతారు చీరల కోసం వాళ్ళు ఏదైనా చేసేస్తారు మళ్ళీ వాళ్ళ జీవితంలో బట్టలు కొన్న ప్రధాన కారణం వాళ్ళ బట్టలు వాళ్ళ ధరలు ఏమి చూడరు చీరలు చూశారా వేసుకున్నారా అన్న కాకుండా దానికోసం వాళ్ళు ఏమై ఎంత ధర అయినా చూడరు ఎందుకంటే వాళ్ళకు చీరలో ఉన్న ఆ సంతోషాన్ని ఆ చీరలు ఆ బట్టలు కొత్త బట్టలు అవి వేసుకునే వాళ్ళ ఆభరణాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి మనం ఏంటంటే మన జీవితంలో మనకు కొత్త వాళ్ళ కొత్త బట్టలు షర్ట్లు ప్యాంటు ఎలా నందిస్తాయో ఆడవారుకు చీరలు అలా ఆనందిస్తాయి నాకు ఇప్పటికీ గుర్తు నేను చిన్నగున్నప్పుడు ఒక దేవ స్థలానికి వెళ్ళాను అక్కడ జాతరలో నేను చూసిన ఆ కొత్త కొత్తవి చూసి నాకు చాలా కొనబుద్ధి అయ్యింది ఇప్పటికైనా నేను పట్నంలో చదువు కోసం వచ్చి మాల్స్కి వెళ్ళినా నాకు తరతరాలుగా మాల్ ఉండే అక్కడ ఉన్న వాచ్లు బ్యాగులు పుస్తకాలు అక్కడున్న ఏ కొత్త కనిపిచ్చినా కొనయే బుద్ధి అవుతుంది మాల్లో మనకు చాలా రకాలు ఉంటాయి కాని దాంట్లో మనకి కావలసినవి కొన్ని మనకు మన ధరకి తగ్గటు మనం ఎప్పుడైతే సంపాదన స్టార్ట్ చేస్తామో అప్పుడు మన కోరికలు తీస్ తీరా తీరడానికి కొ ట్రై చేయాలి ఎందుకంటే మన బ్యాగు కొంటే దానికి ఒక ధర ఉంటుంది షర్ట్ కొంటే దానికి ఒక ధర ఉంటుంది మనం అనుకున్న దాన్ని అనుకున్నట్టు కొనుక్కొని వెళ్తేనే మనకు ఆనందాన్ని ఇస్తుంది మనం కొన్న డబ్బులతో మనం అనుకున్నది సాధించొచ్చు మనం ఏదో కొందామని వచ్చి ఏదో కొనుక్కుంటే అది మన ఎవ్వరికీ ఉపయోగపడదు వాళ్ళు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వదు మనకు ఎంత ఆశ ఉన్న మనకు తగ్గటు మన బడ్జెట్కి తగ్గటు షాపింగ్ చేయడమే దాన్ని షాపింగ్ అంటారు ఏదో కనిపించింది కదా కొనుక్కుంటామంటే అది కరెక్ట్ కాదు మనం వచ్చినమా కొనుక్కున్నమా కాకుండా మనం ఏం చూసాం మనం ఏం కొన్నామన్నదే ముఖ్యం నాకు షూస్ నచ్చాయంటే షూస్ కోసం రావడమే కాని షూస్ కోసం వచ్చి షర్ట్ కొనడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు నేను బ్యాగ్ కోసం వచ్చానంటే బ్యాగ్ ఏ కొనాలి అలా అని ప్యాంట్ కొంటే అది కరెక్ట్ కాదు మనం బుక్స్ కొని వచ్చి ఒక చిన్న టాయ్స్ కోసం ఏడవడం అది కరెక్ట్ కాదు మనం బ్యాట్ బాల్ కొనడానికి వచ్చి నేను బాడ్మింటన్ అది కొనడం కరెక్ట్ కాదు మన అదే మనం లక్షణం ఉండాల్సింది ఏంటంటే మనం షాపింగ్ చేయడం ఎంత ఇష్టం ఉన్నా మనమే ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది కూడా ముఖ్యం